నాకు వినోదాత్మకమైన వార్తలపై కొంత మేరకు ఆసక్తి ఉంది ముఖ్యంగా సినిమాలు నటినటుల గురించి కొత్త సినిమాలు ప్రకటనలు పాటలు పోస్టర్లు ఇలా వస్తే చూడటం నాకిష్టంగా ఉంటుంది కొన్నిసార్లు టెలివిజన్ ఛానల్లో చూస్తాను లేదంటే పత్రికలలో చదువుతాను బాలీవుడ్ చిత్రాలు గురించి తెలియజేసే వార్తలు నేను తరచుగా చదువుతాను ముఖ్యంగా ఏ కథా నాయకుడు ఏ చిత్రంలో నటిస్తున్నాడు కొత్తగా వచ్చే చిత్రాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నప్పుడు ఆసక్తి కలుగుతుంది ఎవరెవరు పురస్కారాలు పొందారు అటువంటి విషయాలు చదవడం అంటే నాకు ఇష్టం అయినప్పటికీ నాకు పుకార్లు లేదా నిర్ధారణ లేని వార్తలంటే ఇష్టం ఉండదు నిజమైన సమాచారం ఉన్న వార్తలే నేను ఎక్కువగా చదువుతాను కొన్ని వార్తలు కేవలం ప్రాచర్యం కోసమే వస్తాయి కాబట్టి వాటిని గమనించకుండా వదిలేసేయాలి సమాజానికి మధ్యలో వినోదాత్మకమైన వార్తలు చాలా వేగంగా వ్యాపిస్తాయి కొన్నిసార్లు కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి అందుకే నేను నమ్మదగిన పత్రికలు ఎక్కువగా చదువుతాను వినోదాత్మకయమైన వార్తలు మనసుకు వినోదం ఇస్తుంది బిజీగా ఉండే జీవితంలో కొంత సమయం ఉల్లాసంగా గడిపేటందుకు ఇవి ఉపయోగపడతాయి కానీ వాటిని సరదాగా తీసుకోవాలి అవసరమైనంత వరకే ఆసక్తి చూపాలి